ఎన్నికలు ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది సరైనటువంటి పద్ధతిలో ఎన్నికలు జరగకపోయినట్లయితే మన ఓటుకు విలువ ఉండదు ఇటువంటి ఎన్నికల సమయంలో కొన్ని కొన్ని సార్లు నేను కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతోంది కానీ మన ప్రజాస్వామ్యం కోసం వాటిని భరించాల్సి ఉంటుంది ఈ ఇబ్బందుల్లో ముఖ్యమంగా చెప్పుకోవాల్సినవి ఏమిటంటే అల్లర్లు ఒక వర్గం వారు మరొక వర్గంపై దాడి చేసుకోవడం మరియు కక్ష సాధింపు చర్యలు పాల్పడడం ఎన్నికలు దగ్గరపడే కొద్ది కూడా రాజకీయంగా ఒకరినొకరు తిట్టుకోవడం ఇవన్నీ ఒక ఎత్తైతే గొడవలు మరియు ప్రచారాలు కారణంగా ఇంట్లో మనశ్శాంతి లేకుండా ఉంటోంది ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడేకొద్దీ కూడా ప్రచార ర్యాలీలు చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ ర్యాలీలలో కొన్ని కొన్ని సార్లు గొడవలు జరుగుతాయి ఇదంతా ఒకరకంగా అయితే ప్రచార సమయంలో పెద్దపెద్ద మైకులు మరియు జనాలతో చాలా గందరగోళంగా ఉంటుంది ఇవి మానసికంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని కలగచేస్తాయి ఇంతేకాకుండా రిగ్గింగ్కి పాల్పడడం పోలీస్ బందోబస్తులు మరియు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ వంటి వాటి వల్ల కొన్నిసార్లు ఇబ్బందులకి గురవుతున్నాం ఇదంతా ఒక ఎత్తైతే ఒకసారి ఏం జరిగిందంటే ఎన్నికల సమయంలో మా ఇంటి ముందు జరిగిన దాడిలో మొత్తం పోలీసు వారు మా వీధి మొత్తాన్ని బ్లాక్ చేసేసారు దానివల్ల మేము బయటకి వెళ్ళకుండా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చి ఉంది ఒక రెండు రోజులపాటు ఒకసారి ఎన్నికలలో నా ఓటు గల్లంతయ్యింది తద్వారా నేను ఎంతో మానసికమైన క్షోభకు గురయ్యాను ఆ సమయము మరియు విలువైన కాలాన్ని నేను మరియు ఓటును పోగొట్టుకోవల్సి వచ్చింది ఇది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆ రోజు నాకు